నేను చూసిన సినిమా హాల్లలో ఐమాక్స్ థియేటర్ హైద్రాబాదు అక్కడ చాలా చాలా బాగుంటాయి అప్పట్లో అక్కడ ఐదు వందలకి తక్కువగా లేకుండా టికెట్స్ కానీ అక్కడ ఉన్న ఫుడ్ అనేది కాని అందుబాటులో ఉన్నది తరువాత ఎస్ టూ అనేదాన్ని ఇప్పుడు కొంచెం కొంచెం బాగా ఎక్కువగా డెవలప్ చేసారు అక్కడ కూడా మల్టీప్లెక్స్ థియేటరు చాలా బాగుంటుంది తర్వాత ఎంజీ మాల్ అక్కడ కూడా థియేటర్ అనేది ఎలా ఉంటాయి అంటే చూస్తే ఈ సినిమాలని చూడాలి అని ఈ సినిమా హాల్లో ఎంతసేపు అయిన కూర్చోవాలి అనే తరహాలో ఉంటాయి అందుకని మాకు ఇవన్నీ అంటే బాగా ఇష్టము టూర్కు వెళ్ళినప్పుడు ఐమాక్స్ థియేటర్ని మేము ఎక్కువగా ఇష్టపడతాము తర్వాత ఇంకా నెల్లూ నెల్లూరులో బాగా చూస్తు ఉంటాము